హలో అండి గుడ్ ఈవినింగ్ చెప్పండి అవును అండి చెప్పండి అవునా మీరు ఏమైనా చెప్పండి చెప్పండి మీరు ఏమైనా క్రీమ్స్ వాడుతున్నారా సన్స్క్రీన్ వాడట్లేదా ఓకే మీ దాంట్లో సన్స్క్రీన్ కూడా యూజ్ చేయండి ఇంకా ఫుడ్డు షుగర్ కూడా ఎక్కువ తీసుకోకండి షూగర్ ఐటమ్స్ ఏవి తీసుకోకండి టీ కాఫీ ఇలాంటివి కూడా చాలా తక్కువ చేయండి

లేదండి మీరు డైట్ అంటే సరిగ్గా మెయింటేన్ చేస్తే ఏం కాదు వాటర్ ఎక్కువ త్రాగండి మీరు ఒకసారి ఇక్కడికి వస్తే మేము చెప్తాము ఏమైనా యూజ్ చేయాలని ఫేషియల్ వల్ల ఏం ఉండదు కొన్ని క్రీమ్స్ వాడాలి అంతే ఫేషియల్కి ఫేస్ గ్లో అవుతుంది అంతే అవునా ఓకే రేపు రండి రేపు వచ్చి కలవండి చేస్తాము అండి చేస్తాము అండి ఎవైలబుల్ ఉంది మా దగ్గర అంటే కాంబోలో అయితే థౌజెండ్ వరకు వస్తుంది కాంబో కాకుండా అయితే కొంచెం ఎక్కువ అవుతుంది కాంబోలో తీసుకుంటే ఆ కాంబోనే బెస్ట్ ఇంకా మీకు హెయిర్ గురించి ఇంకా దాని గురించి ఏమైనా కావాలా ఓకే అండి